శివ పాండెం పల్లి స్టేషన్ చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి ఎప్పుడు ఓకే ఏంటి ప్రోబ్లమ్ ఓకే ఓకే హ్యాండ్ బాగ్ తెఫ్ట్ అయ్యింది ఓకే ఓకే ఓకే మీకెవరి మీదనన్నా డౌట్ ఉందా ఓకే ఓకే

తెలుసు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంక్వైరీ చేయాలా మీరు కంప్లయింట్ రాసిచ్చేయాలా కంప్లయింట్ రాసిస్తేనే ఫర్దర్ ప్రొసీడింగ్స్ మేము చేయగలం లాడ్జ్ పేరేంటి శ్రీ రామా లాడ్జా ఓ ఓకే ఓకే అక్కడ సీసీ టీవీస్ ఏమి వర్క్ కాలేదన్నారా ఓకే మేము చెక్ చేస్తాము ఫర్దర్ ప్రొసీడింగ్స్లో మేము అన్నీ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయట పడుతుంది ఎవడెత్తాడు ఎవడు ఎక్కడ ఎలా మీరేం టెన్షన్ పడకండి ఒక కంప్లయింట్ కాపీ రైజ్ చేసేసి పోండి ఒక సిగ్నేచర్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ రాసిచ్చేసి రండి థింగ్స్ ఏమేమున్నాయో మెన్షన్ చేయండి లేదు లేదు మేమిప్పుడు వస్తాము దాంట్లో ఏమేమి థింగ్స్ ఉందో రాసీయండి ఫస్టు కంప్లయింట్ రాయండి మేమోస్తాము ఇప్పుడు రామన్నామా ఫస్ట్ కంప్లయింట్ రాయండి ఎప్పు ఎప్పుడు ఫైల్ చేశారు ఎప్పుడు ఫైల్ చేశారు ఎప్పుడు కంప్లయింట్ ఫైల్ చేశారు పేపర్లో రాస్తే స్టేట్మెంట్ అక్కడ పోయి హెడ్ కానిస్టేబుల్ దగ్గర కంప్లయింట్ రాసి సిగ్నేచర్ వేసి సీలు సైన్ వేసిస్తాడు అది తెచ్చి నా చేతికిస్తే నేను వస్తాం పదాం ఫస్ట్ ఆ లెటర్ తెండి ఆడపోయి హెడ్ కానిస్టేబుల్ దగ్గరకు తీసుకురా ఓకే ఓకే వెళ్దాం వెళ్దాం ఇప్పుడు వెళ్లి చెక్ చేసేసి మళ్ళా ఫర్దర్ ప్రొసీడింగ్స్ చూద్దాం లేదు లేదు నేను చెక్ చేస్తా అన్నా కదా నేను చెక్ చేసి పట్టుకుంటా టెన్షన్ పడొద్దండి పోలీస్ ఉండేదే స పోలీస్ ఉండేదే సర్వీస్కి ప్రొవైడ్ చేస్తాం మీరు టెన్షన్ పడొద్దండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్కి కాల్ చేసి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేపీయండి

ఓకే ఓకే ఐ యామ్ కమింగ్ బాయ్ ఓకే వస్తాను